నా పాన్ కార్డు అప్డేట్ చేయాలంటే ముందుగా నేను ఎన్ఎస్డిఎల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ అనే ఒక లింక్ ద్వారా నా పాట్ పాన్ కార్డ్ని కరెక్షన్ ఫామ్ భర్తి చే చేయాలనుకుంటున్నాను తర్వాత నా చిరునామాలు ఇచ్చి నా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు స్టేట్మెంట్ లేదా గ్యాస్ బిల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను